మా కుటుంబ వంటకాలలో తరతరాలుగా అందించబడుతున్న వాటిలో ఒకటి చికెన్ అది మీతో పంచుకోగలుగుతున్నాం ముందుగా చికెన్ని తీసుకోవాలి దాన్ని క్లీన్గా కడిగి తర్వాత దాన్ని క్లీన్గా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం టొమాటో మరియు ఉల్లిగడ్డ కొత్తిమీరి పచ్చిమిర్చి వాటిని కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చి ఆయిల్ వేసుకుని దాంట్లో కొన్ని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టొమాటో వేసుకొని కలపాలి అందులో ఈ మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి బాగా కలపాలి ఒక ఐదు నిమిషాల తర్వాత అది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యాక దాంట్లో మనం పసుపు మరియు ఇంకా కారం ఉప్పు అల్లం వేసుకోవాలి దాని తర్వాత కొంచెం వాటర్ వేసుకోని అది మాడిపోకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా కొంచెం సేపు ఉంచుకోవాలి తర్వాత కొన్ని వాటర్ వేసాక మనకి ఎంత సూప్ కావాలి అన్నదో అంతగా మనకి ఎంత అయితే కారం కావాలో అంత అంత తక్కువలో అంత ఎక్కువలో ఉప్పు కారం పసుపు వేసుకోవాలి తర్వాత తర్వాత అది మొత్తం టోటల్గా ఉడికినాక దాకా అంటే ఒక టెన్ మినిట్స్ అలా టెన్ టెన్ మినిట్స్ అనే కాదు ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ మినిట్స్ అలా ఉంచి అది ఉడికినాక దాంట్లో మసాలాలు మరియు కొత్తిమీర వేసుకొని కలపాలి ఒక టూ మినిట్స్ తర్వాత మన చికెన్ రెడీ మా కుటుంబంలో తరతరాలుగా వస్తూ ఉన్నది ఈ ప్రకారంగా మేము చేసుకుంటాం